హలో నమస్కారం అండి మీరు రాజు వాళ్ళ పేరెంట్సా అండి నేను రాజు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను అండి మీ అబ్బాయి మీ అబ్బాయి మంచిగా చదువుకుం చదువుతున్నాడు అండి అండ్ తర్వాత మీ అబ్బాయి సింగింగ్లో కూడా మంచి స్థాయిలో ఎదుగుతున్నాడు అండి చదువులో అయితే నైన్ చదువులో అయితే నైంటీ పర్సెంట్ వస్తుంది అండి అబ్బాయికి అయితే ఏమైంది అంటే సింగింగ్లో కూడా మీ అబ్బాయి బాగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు అన్నమాట పక్కా బయట నుంచి అవకాశాలు వస్తున్నాయి ఆపర్చునిటీస్ వస్తున్నాయి మీరు చదువుతో పాటు సింగింగ్ని కూడా కొనసాగించగలరని కోరుకుంటున్నాను అండి

అవునవును ఓకే అవునవును అయితే చదువుతో పాటు

అదే అదే మీ కొడుకు భవిష్యత్తు కాబట్టి ఒకసారి తల్లిదండ్రులుగా మీకు చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి ఒకసారి చెప్తున్నాను అండి ఎందుకంటే అబ్బాయి మొన్న ఒక కల్చరల్ యాక్టివిటీస్లో పాడడం ద్వారా వేరే కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా ఇట్లా వేరే ఆప్పోర్చునిటీస్ వస్తున్నాయి అన్నమాట సినిమాలలో ఎందుకు పాడలేడు ఈ బాబు చాలా మంచిగా పాడుతున్నాడు కదా అని చెప్తుంటే మీకు ఎందుకు నేను ఇన్ఫార్మ్ చేయద్దు అని చెప్పి కాల్ చేశాను అండి అబ్బాయి చాలా మంచి సింగర్ అవుతాడు కదా అని ఓకే అండి అదే మీకు ఇన్ఫార్మ్ చేయాలని బాబు చదువులో కూడా మీరు ఒకవేళ అనుకోవచ్చు చదువులో లేడో ఏమో ఒక్క పాటలో ఉన్నాడో ఏమో అనుకోవచ్చు కానీ కానీ చదువులో కూడా మంచి నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అట్లా వస్తున్నాయి అండి ఒక్కొక్క దాంట్లో నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా వస్తున్నాయి కానీ అబ్బాయికి ఇంకా ఏంటంటే చదువుతో పాటు పాటలలో ఇంకా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు అన్నమాట మరి భవిష్యత్తులో ఒకవేళ ఆయనికి జాబ్ రావచ్చు రాకపోవచ్చు ఇందులో అయితే బాబు పై స్థాయిలో ఎదుగు ఎదుగుతాడు కదా అందుకని ఒకసారి మీకు చెప్పాలని కాల్ చేశాను అండి ఓకే అండి ఒకసారి ఆలోచించండి మనము ఫర్దర్గా ఇంకేమైనా నేర్చుకోవాల్సి వస్తే పాటలు వాళ్ళు నేర్పించే వాళ్ళ దగ్గర జాయిన్ చేయించవచ్చు ఓకే డబ్బు అవసరం ఏమైన ఉంటే మమ్మల్ని మేము స్పాన్సర్ చేస్తాం అండి బాబు ఎందుకు అంటే చాలా మంచిగా పాడుతున్నాడు కాబట్టి ఫర్దర్గా ఏమైన స్కాలర్షిప్ ద్వారా ఇట్లా మేము సహాయం చేస్తాం అండి

యా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి